నేను ప్రసిద్ధ నృత్యాలు సంబంధించినవి అంటే నేను ఎక్కువ నృత్యాలు చూసేది ఎక్కడ అంటే టీవీల్లో మాత్రమే ఇవి ఎక్కడంటే మా యొక్క టీవీలో ప్రతి బుధవారం కూడా ఈటీవీలో ఢీ అనే డ్యాన్స్ నృత్య ప్రదర్శన ఆ యొక్క కార్యక్రమము అనేది వస్తు ఉంటుంది దాంట్లోకి ప్రతి గ్రామల నుంచి ప్రతి పట్టణం నుంచి ప్రతి ప్రాంతం నుంచి కూడా వచ్చి అందులో పాల్గొంటారు చాలామంది ఈ యొక్క నృత్య కళాకారులు నృత్యం మీద అభిరుచి ఉండి మంచి ఈ యొక్క స్థాయికి నేను వెళ్ళాలి ఇందిలో నేను గెలవాలి అనే మంచి అభిప్రాయంతో వారు అదే కార్యక్రమానికి పాల్గొంటారు అందులో పాల్గొనే ప్రతి ఒక్కరు కూడా నృత్యంలో మంచి నైపుణ్యం కలిగి మంచి అనుభవం కలిగి ఉన్నవారు అంత అనుభవం కలిగి అంత ఇందులో మాత్రం చివరికి ఒక్కరే మిగులుతారు కానీ వారి ప్రతి ఒక్కరు చేసే నృత్యం చాలా అద్భుతంగా ఉంటుంది వారు చేసేది చూడడానికి కూడా చాలా ఒక్కొక్క క్షణానికి ఒక్కొక్క రకంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఉండే కొలది ఇంకా ఆసక్తికరమైన నృత్యాలు అనేవి ఆ యొక్క కార్యక్రమంలో నేను చూస్తాను కొన్ని కొన్ని సార్లు సాంప్రదాయకమైన నృత్యాలు కూడా వరు చేస్తు ఉంటారు వారు ఈ యొక్క ఆధునిక కాలానికి తగిన నృత్యాలు అనేవి చేస్తారు అలాగే కొంతమంది అందులో ఇప్పటికికూడా సాంప్రదాయమైన పద్ధతులో నృత్యాలు అనేవి ఇప్పటికి కూడా అందులో వేయడం వల్ల మాలాంటి నృత్యం చూడాలి మంచి మంచి నృత్యాలు చూడాలి అనుకునే వారికి అది ఒక మంచి ఆ యొక్క కార్యక్రమంగా ఉంటుంది